పల్నాడు జిల్లాలో అయితే మెడికల్ షాప్స్ కానీ హాస్పటల్స్ కానీ చాలా ఉన్నాయి అది అవి ఏంటంటే కోవిడ్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ చేసినాయి ఎందుకంటే ఆ టైంలో కొంత మంది నైట్ షిఫ్ట్ కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ తీసుకొని పేషెంట్స్ని బాగా చూసి అలాగే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి పంపించే వారు అలాగా వాళ్ళు ప్రశాంతంగా ఉండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేసారు అలాగే అందులో మెయిన్ హాస్పటల్ ఏంటంటే ప్రశాంతి హాస్పటల్ ఇప్పుడు ఈ హాస్పటల్ ఇప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేసారు ఆ హాస్పటల్ వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ ప్రొవైడ్ చేసారు అలాగే వాక్సినేషన్ కరెక్ట్గా చేసారు వ్యాక్సిన్ వెంటనే వ్యాక్సినేషన్ వెంటనే చేసి వాళ్ళు కోలుకునేటట్టు త్వరగా చేసారు దీని వల్ల అందరూ మహమ్మారి నుండి బయట పడడానికి సగం కారణం అయ్యింది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన అక్కో మన చెల్లో ఎవరన్నా సరే కరోనా టైంలో ఇప్ మా ఇంటి దగ్గరే ఒక ఒక అక్క ఉండేది శాంతి అక్క అని ఆ అక్కకి కరోనా వచ్చింది ఆ టైంలో ఆ ప్రశాంతి హాస్పటల్ వాళు వచ్చి తీసుకోని వెళ్ళారు అక్కడ కూడా ఫుడ్డు బాగా పెట్టి అలాగే జాగ్రత్తగా చూసుకొని మేడిషన్స్ ప్రాపర్గా ఇచ్చి టైంకి జాగ్రత్తగా చూసుకున్నారు అలాగే ఆ అక్క ప్లేట్లెట్స్ పడిపోయినా సరే వాళ్ళు ఆ ప్లేట్లెట్స్ మళ్ళీ పెరగడానికి బబ్బస్ కాయ ఆకు ఇవన్ని ఏవైతే పెట్టాలో అవన్ని క్లియర్గా చెప్పి అవన్ని పెట్టేలా జాగ్రత్తగా చూసుకున్నారు అలాగే అక్కడ ఉన్నంత వరకు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉన్నంత వరకు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారని ఆ అక్క నాకు చెప్పింది సో కోవిడ్ కోవిడ్ టైంలో హాస్పటల్స్ అనేవి చాలా హెల్ప్ చేసాయి నాకు తెలిసింది ప్రశాంతి హాస్పిటల్ అది కూడా ఆ అక్క చెప్పడం వల్ల తెలిసింది ఇంకా చాలా హాస్పటల్స్ ఉన్నాయి ఆ హాస్పటల్ వాళ్ళు కూడా క్యాంప్స్ ప్రొవైడ్ చేసి కరోనా టైంలో హెల్ప్ చేసారు